నాకు తినడానికి అత్యంత ఇష్టమైన ఆహారం బిర్యాని ఎందుకంటే అది రుచికరంగా ఉంటుంది మసాలాలు అవి ఇవి వేసి ఘాటుగా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఆహారం బిర్యాని మేము ఇది వారానికి ఒక్కసారి అయినా తింటాము తరువాత రంజాన్ నెలలో దొరికే హాలీమ్ అంటే నాకు చాలా ఇష్టం అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది తర్వాత అది సా మా మా వైపు అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది రంజాన్ నెలలో మాత్రమే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అది నాకు చాలా ఇష్టకరమైన ఆహారం తర్వాత నాకు ఇష్టమైన ఆహారం ఏమిటంటే ఐస్క్రీమ్ అవి చల్లగా ఉంటుంది తర్వాత నాకు స్వీట్ అన్నా చాలా ఇష్టం కాబట్టి నాకు ఐస్క్రీమ్ అంటే ఇష్టము అందులో చాక్లెట్ ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టము